హలో గుడ్ ఈవెనింగ్ మేమ్ హలో హలో మేమ్ మేము టూరిస్ట్ నుండి వచ్చాము మీ తెలంగాణాకి

లేదు మేడమ్ మా దగ్గర మా దగ్గర ఎక్కువ ఈ తిరుపతి అని మాట్లాడుతారు అంటే అక్కడ ఏ అంటే ఏ గాడ్ ఉంటారు అంటే దేనికి సంబంధించింది అది

ఓకే మేమ్ అంటే డిస్టెన్స్లో ఉంటాయా దగ్గర దగ్గర ఉంటాయా

కాలినడక ద్వారా వెళ్తారు అంట కదా మరి డైరెక్ట్ వెళ్తే బెటరా మనం కాలినడక వెళ్తే బెటరా అని

ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మేము అంటే తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాం ఒక టూ త్రీ డేస్లో వెళ్ళి అక్కడ ఏంటి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మేము కాల్ చేశాం అట్లే దగ్గర దగ్గర ఇవన్నీ తెలుసుకుందామని కాల్ చేశాను ఓకే మ్యామ్ థ్యాంక్ యూ